నమస్కారమండి లక్ష్మి గారు రమ్ రమ్మన్నారంటండీ అదే టైం పడుతుంది ఏది ఇదే కదండీ ముందు ఉంది అదేలెండి అదే షెడ్ అంటే మీకు మళ్ళీ ఒకవేళ పైన వేసుకోవాలన్నా ఫ్యూచర్లో కాని లేకపోతే షెడ్ అనుకోండి అదే బడ్జెట్ డబ్బులు అవుతాయి అలాగని పైన కూడా వేసుకోలేరు స్లాబ్ ఏ బెటర్ అండి ఇప్పుడు అందరూ స్లాబులేసుకునేది పైగా పైన ఏమైనా వేసుకోవాలని ఉద్దేశం ఉన్న తరువాత అన్న వేసుకోవచ్చు స్లాబ్ ఏ వేయించుకొండి ఆ తక్కువ సెంటె కదండి అవుతుంది లెండి అంత అవ్వదు అటు ఇటుగా స్లాబ్ వేసి ఇచ్చేలాగా మీకు లక్ష లక్షన్నరలో అవ్వగొట్టేస్తాను అండి అంటే అంటే మీకు ఉట్టి స్లాబ్ వేసి ఇవ్వాలా అండి లేదా రూమ్లు కట్టెలాగా రూములు కట్టేలాగైతే రెండు నుంచి రెండు లక్షలు అవుతుందండి అంటే ఒక రూమ్ అనుకోండి చుట్టూ గోడలు కట్టేసి ఒక రూంలో హాల్లా వదిలేస్తామండి దాంతోపాటు కొంచెం బాత్రూం కట్టమంటే కొంచం ఎక్కువ అవుతుంది అంతే సరే అండి వేద్దామంటే ఓకే బడ్జెట్ అంటున్నారు అంటే తక్కువ వేస్తే మంచిగ కూడా ఉంటాయి తక్కువలో వేద్దామండి సిమెంట్ అంటే ఇప్పుడు అల్ట్రాటెక్ ఉంది లేకపోతే రామ్ అండ్ కో ఉంది నాగార్జున సిమెంట్ మామూలుగా డబ్బు ఎక్కువ మన్నికతో అదే ఎక్కువ నమ్మకంతో టీవీలో చూసి అందరూ ఏమనుకుంటారంటే అల్ట్రాటెక్ అనే మంచి అనుకుంటారు కానీ కాకపోతే మంచివి తక్కువ కూడా ఉన్నాయండి నా వాడతాం ఇసుక అంటే ఏంటంటే ముందు ముందు బేస్మెంట్ లేపుకునేలా చూద్దాం అండి బేస్మెంట్ లేపుకుంటే మీరు ఒక రెండు యూనిట్లు వేసుకోండి ఇసుక సరిపోద్ది ఐరను గట్టా అంతా మనం తక్కువ కొచ్చేలా మాట్లాడదాం లేండి అంటే మీ మీ ఇంటికి ఎలా వేశాం మీ ఇంటిని కూడా మేమే కట్టం అలాగే దీనికి కూడా మంచిగా వేద్దామండి సేమ్ అదే అంటే మీరు ఒక మంచి రోజు ఫిక్స్ చేయండి శంకుస్థాపన ఆరోజు ఇంక ఓ రోజు మీరు చెప్పారనుకోండి నేను ఆ రోజు వచ్చి మొదలెడుతాను పని ఇంకా సరే ఆండీ